ఒంగోలు జాతి ఆవు బాగానే పాలు ఇస్తుంది కాకపోతే చాలా బలంగా దృఢంగా గట్టిగా చూడడానికి బాగుంటుంది జెర్సీ ఆవు పాలు బాగానే ఇస్తుంది అత్యధిక పాలిస్తుంది జెర్సీ ఆవు కాకపోతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పాలు బాగానే ఇస్తుంది అన్ని ఆవులక అన్ని ఆవులుకంటే కాకపోతే కొంచం మధ్య మధ్యలో ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒంగోలు జాతి ఆవు ఇస్తుంది పాలు రోజుకు కాకపోతే దాన్నిహెల్త్ బాగా స్టాండర్డ్గుంటుంది